మా ప్రాంతంలో వ్యాపార కార్య కార్యకలాపాలకు ఉపయోగించగల సహజ వనరులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు నేను మీకు ఇవ్వగలను నీరు వ్యవసాయం తయారు వ్యవసాయం తయారి మరియు పర్యాటకంతో సహా అనేక వ్యాపారాలకు నీరు అవసరం వ్యాపారాలు వస్తువులను ఉత్పత్తి చేయడానికి యంత్రాలకు శక్తిని ఇవ్వడానికి మరియు సేవలను అందించడానికి నీటిని ఉపయోగించవచ్చు భూమి వ్యవసాయం అటవీ మైనింగ్ మరియు నిర్మాణంతో సహా వివిధ ప్రయోజనాల కోసం భూమిని ఉపయోగించవచ్చు వ్యాపారాలు పంటలు పండించడానికి పశువుల పెంపకానికి ఖనిజాలను వెలికి తీయడానికి మరియు కర్మాగారాలు మరియు కార్యాలయ భవనాలను నిర్మించడానికి భూమిని ఉపయోగించవచ్చు ఖనిజాలు నిర్మాణ తయారీ మరియు శక్తితో అనేక పరిశ్రమలకు ఖనిజాలు అవసరం లోహాలు ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్లు మరియు ఇతర పదార్థాలను ఉత్పత్తి చేయడానికి వ్యాపారాలు ఖనిజాలను ఉపయోగించవచ్చు శక్తి అన్ని వ్యాపారాలకు శక్తి అవసరం వ్యాపారాలు శక్తిని యంత్రాలు వేడి మరియు చల్లని భవనాలు మరియు రవాణా సౌ సరుకులకు శక్తిని ఉపయోగించవచ్చు అడవులు అడవులు కలప కాగితం మరి ఇతర ఉత్పత్తులతో సహా అనేక రకాల ఆ వనరులను అందిస్తాయి కలప గుజ్జు మరియు ఇతర ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి వ్యాపారాలు అడవులను ఉపయోగించవచ్చు